మారుతున్న వాతావరణాన్ని బట్టి వ్యవసాయం చేసుకొనే వాళ్ళం మేం ఏం చేసినామంటే మాది నాలెకరా పొలముంది మూడున్నర ఎకరా వరకి వ్యవసాయం చేస్తాం అరెకరాలో ఒక పదైదు నుండి ఇరవై అడుగుల లోతు తొవ్వి ఒక తొట్టిలాగా కట్టున్నాం ఆ తొట్టికి పరదాలాగా పరిచి ఎంత వర్షం పడిన ఆ వర్షపు నీళ్ళంత పోయి ఆ తొట్టిలోకి పడేవిధంగా అమర్చి ఉన్నాము ఎంత తుఫానే కూడా వచ్చినా కానీ ఆ తుఫాను నీళ్ళు కూడా నేరుగా పోయి ఆ తొట్టిలో పడేటట్టుగా అమర్చి ఉన్నాం ఎంత నీళ్లున్నా కాని ఆ తొట్టిలో భూమిలోపల ఇంకోపోకుండా లోపల పరదాలాగ పరిచి ఆ తొట్టిలో మేము సేవ్ చేసుకుంటూ ఉన్నాం నీటిని అదే విధంగా ఎండాకాలం వచ్చినట్లైతే కరువు పరిస్థితుల్లో ఆ నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ తొట్టిలో ఉండే నీళ్ళని మేము వ్యవసాయం కోసం వాడుకుంటున్నాం కరెంటు లేనప్పుడు సోలార్ ప్యానల్ అమర్చి ఆ సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు ద్వారా ఆ బుదటిలో ఉన్న నీళ్ళనెత్తి మేం వ్యవసాయం కోసం వాడుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఎంత కరువు వచ్చిన కాని వరదొచ్చినా కాని నష్టం లేకుండా మేము పైర్లని మేము భద్రపరుచుకుంటున్నాం సేంద్రియ పద్ధతి ద్వారా పిచికారీ పద్ధతి ద్వారా మా వ్యవసాయాన్ని మేము వ్యవసాయం చేస్తూ ఉంటున్నాం ఈ విధంగా అక్కడుండే నీట్ని ఎటువంటి పరిస్థితులో కూడా ఆ మూడున్నర ఎకరాలకి తగినట్టుగా దానికి సరిపోయేటట్టుగా ప పైర్లు పెట్టుకోవడం వ్యవసాయం చేయటం దానికి తగినట్టు కాలానికి మేము సేంద్రియ ఈ ఈ యొక గో గోవు మూత్రాలు గో పేడ ద్వారా దాన్ని ఎరువులుగా మేం వాడడం ఆ విధంగా వాడినప్పుడు కొద్దిగా నీటి నీటి సాగుదల కూడా తగ్గు తగ్గుతుంది నీటికి ఎక్కువ ఖర్చు చేయకుండా నీటిని పొదుపు చేసుకొని వృధా చేయకుండా నీటిని పొదుపు చేసుకుంటూ ఆ నీటి ద్వారా మేం వ్యవసాయం చేసుకుంటున్నాం కాలానికి తగినట్టుగా సమయానికి తగినట్టుగా ఆ నీటిని వాడుకుంటూ కరువచ్చినప్పుడ మా ప మా పైర్లకి మేము చేసే వ్యవసాయాలకి కష్టం కలక్కుండా మేం దాని పట్ల చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం నీరు వచ్చినా గాని దానికి పోయేదానికి చుట్టుపక్కల కాలువలు ఆ నీళ్లు పోయేదాని కోసం ఆ పంట నుండి నీళ్లు వచ్చేదాని కోసం ప్రతి ఒక్కటి బాగా అమర్చి ఉంటాం దాని పట్ల మా ఇంట్లో ఒక బిడ్డలాగా మేం దాన్ని వ్యవసాయాన్ని చూసుకుంటూ వ్యవసాయం పట్ల మేము చాలా శ్రద్ద కలిగి చేస్తూ ఉంటా అదేవిధంగా తొట్టిని కూడా పరామర్శిస్తూ ఉంటాం అప్పుడప్పుడు తొట్టిని కూడా నీళ్లు తగ్గేటప్పుడు కానీ నీళ్ళొచ్చేటప్పుడు కానీ ఆ తొట్టిని కూడా పరామర్శిస్తూ ఆ పట్టను కూడా మారుస్తూ కొత్త పట్టలు కూడా వేస్తూ అప్పుడప్పుడు దాన్ని పట్ల ఇంకొంచెం లోతు తొవ్వడం కానీ వా వానొచ్చినప్పుడు నీళ్ళొచ్చినప్పుడు ఆ తొట్టి కొద్దిగా పూడిపోవడం జరుగుతుంటుంది మళ్ళీ ఎండాకాలంలో ఆ నీళ్లు ఇంకియినప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా లోతు తొవ్వుకోవడం అలాంటివి చేస్తూ నీళ్ళని దాంట్లో సమకూర్చుకుంటూ ఆ తొట్టి వల్ల ఎక్కువ నష్టం కలక్కుండా ఒక అర ఎకరా వరకి మేము దాని కోసం ఆతొట్టిని అమర్చి ఉంటాం అందువల్ల మా పైర్లకి నష్టం కలక్కుండా ఉంటున్నది దాని పట్ల మేము చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం అదేవిధంగా ఆ తొట్టి ఉన్నందు వలనే కానీ మా పైర్లకి నష్టం కలగలేదు దానికి తగినట్టుగా నీళ్ళకి తగినట్టు కరెంటు లేనప్పుడు కూడా సోలార్తో కాని సోలార్ ప దాని ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకొనేసి మేము దాన్ని తగినట్టుగా మేం దాన్ని వాడుకుంటున్నాము చాలా జాగ్రత్త వహిస్తూ దానిపట్ల ఎక్కువ బాధ్యత కలిగి ఉంటాం అందువల్ల మా పైర్లకి చాలా జాగ్రత్తగా మేము ప్రతీ రోజు చూసుకంటాం ప్రతీ రోజు ఉదయం దాన్ని చూడడం మధ్యానం అక్కడే పడుకొని ఉండడం వ్యవసాయం పట్ల చేను కాడనే పడుకొని ఉండడం సాయంత్రం వరకు అక్కడే చుట్టుపక్కల ఎలాంటి నష్టం జరక్కుండా ఆవుల నుండి గాని వేరే ఏదైనా నుండి నష్టం జరక్కుండా మేము చూసుకుంటూ దాన్ని అట్లా పరామర్శిస్తూ ఉంటున్నాం